ఆంధ్రాలో కోడి పందాలు అంటే పందెం కోళ్ళ మధ్య పోరాటం అనమాట ఇదొక క్రీడాలాంటిది ఇదీ ప్రజంట్ అంటే సంక్రాంతి పండగ సమయంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజంట్ ఎక్కువగా ఆనందించే ఒక వినోదంగా భావిస్తారు కోడి పందాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ ఒరిస్సా అలాంటి ప్రదేశాల్లో కూడా జరుగుతాయి పందెం కోసం ప్రత్యేకంగా కోళ్ళు అనేవాటిని పెంచుతారు పెంచినవి మాత్రమే ఉపయోగిస్తారు పందెం కోళ్ళు పందెం కోసం ఈ కోడీ కాలికి మూడు నుండి నాలుగు అంగుళాలు చురకత్తిని కట్టి పందెంలో దించుతారు అనమాట దీంట్లో రకాలు ఉంటాయి పందాల్లో ఎత్తుడు దించుడు పందెం చూపుడు పందెం ముసుగు పందెం పెంకి పందెం అలాంటి పలు రకాలు పందెం కోడి పందాలుంటాయి అలాగే నిర్వాహకులు అనేవాళ్ళు పందెం నిర్వహించే వారు పందెం సొమ్ములో పది శాతాన్ని ఈ తీతలుగా వసూలు చేస్తారనమాట ఇది చట్ట విరుద్ధమైనది జంతువులపై క్రూరత్వాన్ని నిరోధించే చట్టం పంతొమ్మిది వందల అరవైలో అమలు చేసినప్పటి నుండి భారతదేశం కోడి పందాలు చట్ట విరుద్ధంగా నిరోధించబడ్డాయి అలాగే కోడి పందాలు చూడ్డానికి అనేక మందీ చాలా దూరాల నుంచి వస్తారు ఎక్కువగా అబ్బాయిలు అనేవాళ్ళు చాలా ఆసక్తి పరుస్తారు ఇలాంటి కోడి పందాలకి ఇవి ఎక్కువ ఉభయగోదావరి జిల్లాల్లో చా సంక్రాంతి సమయంలో చాలా ఆహ్లాదకరంగా అందంగా జరుగుతాయి అలాగే మహిళలు కూడా అక్కడక్కడ అందులో పాల్గొంటారు ఇందులో చాలా వరకు నష్టాలు ఉంటాయి కొంత మందికి లాభాలు ఉంటాయి అలాగే ప్రతీ ఒక్క అబ్బాయికి వీటి మీద చాలా ఆసక్తి ఉంటుంది అనేక రకాలుగా పందాలు వేస్తూ ఉంటారు చాలా చూడ్డానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఎన్నో ఎన్నో లక్షలు సంపాదిస్తారు వీటి మీద ఎక్కడ నుంచో విధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు దీని కోసం అలాగే మన సంక్రాంతి పండుగకి మొట్ట మొదటిసారి గుర్తొచ్చేది ఏంటంటే కోడి పందాలండీ అలాగే తూర్పు గోదావరి జిల్లాల్లో కోడి పందాలు చాలా ఎక్కువగా చేస్తారండి అధికంగా ఇందులో మా డబ్బు అనేది పెట్టడం జరుగుతుంది దీని కోసం కోడిల్ని బాగా పెంచుతారండి ప్రతీదీ మంచి ఆహారం పెడతారు పందెంలో దింపేటప్పుడూ కత్తుల్ని వాటికి కడతారండి దాన్ని వల్ల ఏంటంటే ప కోడి అనేది కోడి పందెం ఇంకా బాగా చేయడానికి బాగుంటుంది ఇదే అనమాట